నమస్తే అండీ టొబాకో గైడ్ ఆ అండీ అవునండీ మాకు టొబాకో ఎక్కడ ఇదవుతుందో చెప్తారా కొంచెం ఓకే అండీ ఓకే అండీ ఓకే అండీ ఓకే అండీ

మేము కూడా కంపెనీ పెట్టాలనుకుంటున్నాం అండీ

సరే అండీ డైరెక్ట్ మీరు మీరే పంపిస్తారా లేకపోతే ఓకే అండీ ఓకే అండీ సరే అండీ ఓకే మ్యాడమ్ రేట్ ఎంత పడుతుంది మ్యాడమ్ రేట్ ఎంత పడుతుంది సార్ అదే ట్రావెలింగ్ కి దానికి ఓకే అండీ సరే అండీ థ్యాంక్ యూ అండీ అక్కడకి వచ్చాక కాల్ చేస్తాము సరే అండీ